నమస్కారం అండి మిరేనండి జ్యోతిగారు అంటే అదేనండి మేము ఎలాగా ఒక గవర్నమెంట్ స్కూల్ నుంచి వస్తునాం అండి పిల్లలకి బట్టలు కుట్టాలి ఎక్కడ బాగా కుడతారు అని మాకు తెలిసిన వాళ్లను అడిగితే ఈ ఏరియాలో జ్యోతిగారు బాగా కుడతారు అని చెప్పారండి జ్యోతి టైలర్స్ అని అందుకొచ్చాం అండి అదేనండి ఏంలేదమ్మా స్కూల్ లో పిల్లలకి బట్టలు కుట్టాలి అండి అది అవుతుందా అవ్వదా అని అడుగుదామని వచ్చానండి పిల్లలండి దాదాపు ఐదు వందలు ఐదు వందల యాభై మంది ఉంటారు అండి అంటే మగవాళ్ళు ఆడవాళ్ళు కలిపి అంటే అమ్మాయిలు వచ్చేసి ఒక మూడు వందల మంది ఉంటారండి అబ్బాయిలు వచ్చేసి ఒక రెండు యాభై మంది ఉంటారండి మీరు అంటే ఒకటో తరగతి నుంచి పదో తరగతి అందరికి ఇస్తున్నారండి బట్టలు అందరికీ కుట్టాలండి ఒకటో తరగతి నుంచి మొదలుకొని పదో తరగతి వరకు అంటే క్లాత్ అంతా కూడాని గవర్నమెంట్ మీకు ఇస్తాది అండి మెము క్లాత్ అంతా మేమే తెచ్ వొట్టి కుట్టికులి మాత్రం మీకు ఎంత అవుతాదో చెప్తే దాన్ని బట్టి ముందుకెళ్దాం అండి మగోం ఒక అబ్బాయికీ ఎంత తీసుకుంటారండి మామూలుగా ఆరు వందలండి అంత తేడా ఉంటదండి ఇద్దరికి అంటే లేదండి అంటే పిల్లలకు కూడా ఉన్నారు కదా ఒకటో తరగతి నుంచి వాళ్లకు ఎంత తీసుకుంటారు ఇ ఇంతేనా అదేనండి సరేనండి అయితే ఆరువందల మంది ఐదుయాభై రెండు నెలలండి నా అయ్యో నాకు నెల రోజులు అవ్వదండి నాకు పిల్లలకి ఇప్పటికే లేట్ అయిపోయిందండి ఇవ్వడం మా దగ్గర క్లాత్ ఇచ్చారు కానీ మేము ఇలా టైం కుదరక మీకు టైలర్ దగ్గరికి వెళ్ళలేదు కొంచెం త్వరగా అవ్వాలండి మాకు కొంచెం అదేలెండి అదేలెండి పడుతుంది కాకపోతే మేము కొంచెం మేము కొంచెం టైం తీసుకుంటారు కదండి అంటే పిల్లలకే స్కూల్లు కూడా నెలలో మొదలైపోతున్నాయి ఒక నెలలో మొదలైపోతాయి అండి

అంటే మీకు అన్ని కూడా భోజనం మధ్యాహ్నం భోజనం పథకాలని అమ్మఒడి వసతి దివేన ఇలాంటివన్నీ పడుతున్నాయి కదండి విద్య దీవెన గవర్నమెంట్ నుంచి మంచి ఫాకల్టీ కూడా ఉందండి టీచర్లు కూడా మంచి వాళ్లు బాగా చెప్తారు మీకు తెలినవాళ్లు ఉంటే పంపారనుకో ఇది ఇది మాత్రం మాకు అంటే కొలతలకు ఎప్పుడు వస్తారండీ రేపు వస్తారండి స్కూల్కి పిల్లలకి కొలతలు తీసుకోవాలి కదండి అంటే మీతోపాటు ఇంకొక్కరిని తీసుకుంటే ఒకేసారి ఒక రోజంతా మీ ఒ పదో ఒకోటో తరగతి పదో తరగతి వాళ్లకి తీసుకోవాలి కదండి టైమ్ పడుతుంది కదా కొలతలు తీసుకున్నారనుకోండి అడ్వాన్స్ ఏమన్నా ఇమ్మంటారండి ఏవండి ఎంతండి ఒక ఐదు వేలు ఇమ్మంటారా సరే అండి రేపు పొద్దున్న కాలేజీకి వచ్చే లేదా స్కూల్కి వచ్చి ఒకసారి ఫోన్ చేయండి ఈ నెంబర్కి అప్పుడు మీకు ఎక్కడ ఉన్నానో బయటికి వచ్చి చెప్తాను అండి పిల్లలందరికీ అరేంజ్ చెయ్యాలి కదా